వేములవాడకి పోవాలని కలిసి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాక ఆయన రెండువేలు అడిగిండు రెండువేలు అడిగితే సరే అని రెండు వేలు ఇచ్చినాం ఇచ్చినాక మరల మరల వేరే దిక్కు పనిబడ్డది వేరే దిక్కు పనిబడ్డం ఎట్ల మరి ఆయనకు రెండువేలు ఇచ్చినాం అని మళ్ళా ఆయనను రమ్మన్నాం రమ్మని గిట్ల మరి మాకు వేరే దిక్కు పనిబడ్డది మరి మా మేము మరల నెలకో రెండు నెల్లకో పోతాం మరి మా పైసలు మాకు ఇవ్వవా మరి మా రెండువేలు అని అన్నాం అంటే ఆయన ఇక సరే అమ్మా అని ఇచ్చిండు ఇచ్చిన వల్ల ఇక మరల నెలకో రెండు నెలకో పోతాం